నేను నా జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఏమిటంటే పెళ్లి నా పెళ్ళి అంటే నా పెళ్ళి గురించి నేను మా అమ్మగారిని సలహా అడిగాను మా అమ్మ గారినే కాకుండా మా స్నేహితురాళ్ళ సలహా కూడా అడిగాను ముఖ్యంగా నాకు సలహా ఇచ్చింది ఎవరంటే మా అమ్మ ఈ విషయంలో మా అమ్మగారు పెళ్ళి గురించి చాలా సలహాలు ఇచ్చారు అదే అదేంటంటే మనము అత్తారింటికి వెళ్ళినప్పుడు భర్తతో ఎలా మెలగాలి ఆడపడుచుతో ఎలా మెలగాలి అత్తగారితో ఎలా మెలగాలి అనే మెళకువలు చెప్పారన్నమాట అంతేకాకుండా మా స్నేహితురాళ్ళు కూడా ఒకరినొకరు ఎట్లా అర్థం చేసుకోవడం అంటే స్నేహితురాళ్ళు సలహాలు ఇవ్వడం అంటే మా స్నేహితురాళ్ళకి ముందే పెళ్ళి అయ్యింది కాబట్టి నేను మా స్నేహితురాళ్ళని సలహా అడగాల్సి వచ్చింది సో మా స్నేహితురాళ్ళు భర్తను ఎలా చూసుకోవాలి ఏయే సందర్భంలో ఎలా మెలగాలి అంతేకాకుండా ఒకరినొకరు అర్దం చేసుకోవాలి అన్నిటికయినా ముఖ్యంగా ఏం చెప్పిందంటే మా స్నేహితురాలు ముఖ్యంగా సర్దుకుపోవటం అంటే ఒక విషయంలోనే కాకుండా మిగతా విషయాల్లో అంటే కుటుంబంలో అత్తగారితో మన ఆడపడుచుతో అందరితో ఎలా సర్దుకుపోవడం భర్తతో ఎలా సర్దుకుపోవడం అనే దాని గురించి చాలా సలహాలు ఇచ్చింది అంతే కాకుండా మా అమ్మ కూడా అత్తారింటిలో ఎట్లా మెలగాలి వాళ్ళది పెద్ద కుటుంబం కాబట్టి బావగారితో ఎలా ఉండాలి మరిదితో ఎలా ఉండాలి ఇంటికి వచ్చిన వారితో గౌరవ మర్యాదలు ఎలా ఇవ్వాలి ఎలా పొందాలి అనే విషయాలన్నీ నాకు మెలకువగా చెప్పింది అంతే కాకుండా అత్తారింటికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనమే వంటలు కానీ ఇంటిని శుభ్రపరుచుకోవటం కానీ అందరికీ వండి పెట్టడం కానీ ఇలాంటివన్నీ మా అమ్మ చాలా సలహాలు ఇచ్చింది ఎలా ఉండాలో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తలు మెళకువలు అన్ని చెప్పిందన్నమాట అంతే కాకుండా మా అమ్మ పెళ్ళి చేసుకున్న తర్వత ముఖ్యంగా కీచులాడుకోవడం దానిమీద కూడా ఒకానొక సందర్భంలో ఎవరికైనా గొడవలు అలాంటివి ఘర్షణలు అలాంటివి వస్తు ఉంటాయి అలాంటి సందర్భాల్లో అవతలి వాళ్ళు మనల్ని మనతో గొడవలు వేసినప్పుడు మనమే కొద్దిగా తగ్గి వదిగి ఉండాలి అనే సలహాలు ఇస్తుందన్నమాట అంతే కాకుండా పనులలో మెళకువలు అంటే ఆమె చేయాలి మనం చేయకూడదు అనేవి కూడా అలా కాకుండా మనమే సర్దుకుపోయి మనమే పనులు చేసుకోవాలి ఆలాంటివన్నీ కూడా చెప్పేదన్నమాట పెళ్ళి అనేది ఒక మరపురాని ఘట్టం అంతే కాకుండా పెళ్ళి పెళ్ళి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం పెళ్ళిలో ముఖ్యంగా మనము సర్దుకు పోవడం అవతలి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం అని ఇలాంటివన్ని మెలకువలతో మనము ముందుకు వెళితే సంసారం చక్కగా సాగుతుంది అని మా అమ్మ సలహాలు ఇచ్చేది అంతే కాకుండా స్నేహితురాళ్ళు కూడా ఇదే సలహాలు ఇచ్చారన్నమాట ముఖ్యంగా ఒకరినొకరు బాగా అర్దం చేసుకోవాలి మనము అడ్జస్ట్మెంట్ ఉండాలి అంతే కాకుండా ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది అన్నట్టు ఉండకుండా అవతలవారి అవతలవారి అభిప్రాయాలను కూడా మనము తెలుసుకోవాలి వాళ్ళకి తగు మర్యాద ఇవ్వాలి ఇలాంటివన్నీ ఉంటాయని మా స్నేహితురాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు మనకు మంచి స్వభావం ఉంటే అన్నీ మంచే జరుగుతుంది అని మా స్నేహితురాలు సలహా ఇచ్చేదన్న మాట నేను నా జీవితంలో ముఖ్యమైన సందర్భము నా పెళ్ళి దీంట్లో మా అమ్మ గారి సలహాలు మరియు మా స్నేహితురాలి సలహాలు ఇద్దరివి తీసుకున్నాను